చెప్పండి సార్ చెప్పండి సార్ స్క్రీన్ పగిలిందా పైన టెంపర్ గ్లాస్ పగిలిందా సార్ ఒకసారి పైన ఉన్నదాన్ని ఒకసారి పైకి పీల్ చేయండి సార్ ఏ మోడల్ నంబర్ సార్ ఏ మొబైల్ ఐఫోన్ ఫోర్టీనా సార్ ఎప్పుడు కొన్నారు సార్ ఓ అయితే ఎక్స్పైరీ అది వారంటిలో అయితే లేదు సార్ అది అయితే మీకు కాస్ట్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ కే పడుతుంది అవును సార్ తగ్గడానికి ఏముండదు సార్ మొత్తం పగిలిందా లేకపోతే జస్ట్ క్ర్యాక్ వచ్చిందా అది క్ర్యాకొచ్చినా మొత్తం పగిలినా సేమ్ కాస్ట్ ఉంటుంది సార్ అంతే సార్ అంటే మాది అఫీషియల్ షోరూమ్ సార్ అలా తక్కువ ఏముండదు మీది వారంటీ కార్డులుంటే ఏమన్నా తక్కువ చేయగలం అయితే మీరు ఒకసారి మొబైల్ తీసుకోరండి సార్ ఇక్కడికి షోరూమ్ కాడికి అదే నేను చెక్ చేసి చెప్తాం

ఒకసారి అది మొబైల్ బాక్స్ కూడా పట్టుకురండి సార్ దాంతో పాటు ఛార్జ్ అవుతుందా సార్ పైన టచ్ కూడా బాగా పనిచేస్తుందా లేకపోతే ఏం వొత్

పై నుంచి అదొస్తుందా సార్ నోటిఫికేషన్ బార్ దాని పిన్ నెంబర్ ఏంటి సార్ మొబైల్ది

సరే సార్ ఒకసారి స్టోరుకి విసిట్ చేయండి సార్ రేపు రాండి రేపు రాండి అయితే ఎల్లుండి రండి సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్